హొంగోలే మాల్వి దేయాన్ని హల్లికర్ పోడా తూర్పు కృష్ణ లోయ అంటి వివిధ రకాల బర్రెలను నేను చూడలేదు కానీ వాటి పేర్లను విన్నాను ఇన్ని రకాల బర్రెలు ఉంటాయని తెలుసు కానీ నాకు తెలిసి మా ఇంట్లో కాని మా చుట్టుపక్కలో కాని ఎక్కువగా మన తెలంగాణలో ఎక్కువ లీటర్ల పాలిచ్చే బర్రె అయితే ముర్రె గేదె ముర్రె గేదెను నీటి గేదె అని కూడా అంటారు అందుకే ఇది ఎక్కువ పాలు ఇస్తుంది ఇందులో మనకు ఆడ నల్ల ముర్రె గేదె అనేది మనకు ఇరవై లీటర్ల పాలు ఇస్తుంది ఇది సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై కిలోల బరువు ఉంటుంది ఏదైతే ఇది ఆడ నల్ల ముర్రె గేదె ఉందో మొగ ముర్రె గేదె అంటే దున్నపోతు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై కిలోల బరువు ఉంటుంది మన తెలంగాణలో ఎక్కువ అయితే మనం ముర్రె గేదె జాతి సంబంధించిన బర్రెలని ఎక్కువ చూసి ఉంటాము ఇవి మనం

ముర్రె గేదెలని శ్రీలంక చైనా ఇంకా ఇతర ఇతర దేశాల్లో కూడా మనం పాలు అనేటివి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాము ఇండియాలో చాలా రకాలు ఉన్నాయి మన తెలంగాణ సైడ్ తెలుగు రకమైతే ఎక్కువగా ముర్రె గేదే అనేది ఉంది దీని కలర్ వచ్చి బ్లాక్ కలర్ ఉంటుంది